హలో నేను మీ యాప్లో ఆర్డర్ ఇచ్చానండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత యా హాప్లో దాదాపు ట్వంటీ మినిట్స్ అని ట సమయం చూపెడుతుంది సర్లే పదా ట్వంటీ మినిట్సే కదా అని చెప్పేసి ఆర్డర్ ఇచ్ఛా మన లొకేషన్కి ట్వంటీ మినిట్స్లో మీకు రీచ్ అవుతుందని చెప్పి ట్వంటీ మినిట్స్లో ఆర్డర్ ఇచ్చాను తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూసా ఆర్డర్ ఎక్కడా స్టేటస్ ఏందని చెప్పి కనుక్కొని మళ్ళీ చూసాం చూసిన తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ అని చూపెడుతుంది అంటే ట్వంటీ మినిట్సు టెన్ మినిట్సు మొత్తం థర్టీ మినిట్స్ అవుతుంది అనమాట నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ట్వంటీ మినిట్స్ అని చెప్పిండ్రు ఇప్పుడేమో థర్టీ మినిట్స్ అవుతుంది ఆ థ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అవుతున్నది యాక్చువల్లీ మరి ఆ లేట్ అవడానికి కారణాలేంటి మీ యాప్ ప్రకారం అయితే ట్వంటీ మినిట్స్లో నాకు రీచ్ కావాల కానీ థర్టీ మినిట్స్ అవుతుంది ఇప్పుడు మరి ఆర్డరు మీ వద్ద లేటా లేకుంటే రెస్టారెంట్ దగ్గర ఏమన్నా ప్రాబ్లమా రెస్టారెంట్ వాళ్ళు మీకు చేసిస్తారు అప్రాక్సిమేటు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసిస్తారు మళ్ళీ అక్కడ ఏమన్నా లేట్ అయిందా లేకుంటే మీరు అచ్చే దారిలో ఏమన్నా లేట్ అయిందా ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా నాకు తెలవాలండి అది దాని గురించి నేను ఇంకేమన్నా క్వయిరీస్ రెయిజ్ చేయమన్నా క్వయిరీస్ కూడా రెయిజ్ చేస్తా